ఆ మ్యాడం ఆ రండి మ్యాడం కూర్చోండి అది మన యూనివర్సిటీ మన వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి లోది రెండు వేళ ఇరవై ఐదు కల్లా టాప్ లోకి రావాలి ఎందుకంటే అన్ని కాలేజీ లలో మనది మాత్రమే తక్కువగా ఉంది దార్మోని దాని గురించి ఆలోచించాలి రెండు వేల ఇరవై ఐదు కల్లా మన వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది టాప్ లోకి రావాలి టాప్ టెన్ లో ఉండాలి ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే మీరు ఏమి స్తున్నారో తెలియదు అక్కడ ఎడ్యుకేషన్ ఏది కావాలంటే అది చేస్తున్నాం మరి మీరు ఆర్ఎన్టి మీటింగ్ బోర్డ్ మీటింగ్స్ అలా పెట్టినప్పుడు మరి చెప్పాలి కదా మ్యాడం మీరు స్టాఫ్ సరిగ్గా లేరన్న విషయం మీరు మీరన్న వాల్కొకసారి మీటింగ్ మీరు మీరు వా మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడాలి కదా మ్యాడం స్టాఫ్ ఎవరైతే సరిగ్గా లేరో మీకు తెలుస్తుంది కదా మీరు మీ మీ మాట వినకపోతే మరి మీరు మాకు కంప్లైంట్ చేయాలి కదా మ్యాడం మేము చెప్పేవరకు కాకుండా సరే అండి దాని గురించి ఆలోచిద్దాం ఒకసారి నేను కూడా ఒకసారి మాట్లాడి చూస్తాను లేదంటే వెంటనే స్టాఫ్ ని మార్చడం అనేది జరుగుతుంది ఇంకేమన్నా రిక్విర్మెంట్స్ ఉన్నాయా మ్యాడం ఏంటి మ్యాడం చెప్పండి మ్యాడం టేబుల్లు మార్చవలసిన ఏమన్నా ఉన్నాయా అండి లాబ్స్ అవన్నీ బానే ఉన్నాయా మ్యాడం లాబ్స్ ఎక్విప్మెంట్ కాని లాబ్స్ రిమోడలింగ్ చేయాలా ఎక్విప్మెంట్ మరి అంతల వచ్చేదాకా ఏమి చేస్తున్నారు మ్యాడం మీరు వెంటనే రెక్టిఫై చేయాలి కదా మ్యాడం అవే మ్యామ్ మీ ఓన్ లేతో ఓన్ గా ఎందుకు మ్యాడం మేము అంటే మైంటెనెన్స్ పంపుతున్నాం కదా మ్యాడం మీరు మాకు ఎప్పుడుకప్పుడు ఎరంటి రిక్యూ ఏమన్నా ఉంటే మాకు వెంటనే మీరు మాకు చెప్తే మేము చేయడానికి ఉంటుంది ఎందుకంటే ఈ రోజు చాలా తక్కువలో ఉంది మన కా యూనివర్సిటీ అనేది తరువాత మీరు చేయాల్సింది ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకురావాలి మీరు ఎవరు మా ఎక్కడ ఎలా మాట్లాడుతారో మాకు తెలీదు ఏం చేస్తారో మాకు తెలీదు క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఒకటి ఎక్కువ తీసుకొస్తే దాని బట్టి మంది పెరుగుతుంది ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి అప్ టెన్ వెళ్ళడానికి సరే మ్యాడం మీరు ఇంక వెళ్ళండి